అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ అవును సార్

ఓకే సార్ ఓకే సార్ అయితే మిమ్మల్ని రాజమండ్రిలో తీసుకు మీరు హైదరాబాద్ కొచ్చి చేసుకోవాలా సార్ లేదంటే మీరు ఆంధ్రాలో ఎక్కడైనా ల్యాండ్ అవుతారా సార్ ఓకే సార్ అయితే అకామిడేషన్ ఏమన్నా చూడాలా సార్ అవును సార్ అవును సార్ ఓకే సార్ అయితే అవును సార్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్ సో అందుకని చెప్పేసి మీరు ఒక దసరాకి టు డేస్ ముందు నుంచే వస్తే మీరు ఫామిలీతో స్పెండ్ చేసుకొని నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు అన్ని ప్రిపేర్ ఇక్కడ ప్రిపేర్ ఎక్కడెక్కడికెళ్ళాలి అని ప్రిపేర్ చేసుకోవడానికైతే ఉంటుంది సార్ లేదు మేము ఆ రోజే వస్తాము అని అంటే సార్ మీ షెడ్యూల్ మేము మేము వేసి అయితే మేము పంపిస్తాము మళ్ళీ నచ్చితే అక్కడి నుంచి క్యారీ క్యారీ చేద్దాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే ఈ టెన్ డేస్ కూడా క్యాబ్ మీ దగ్గరే ఉండాలా సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే ఖచ్చితంగా సార్ అయితే ఫస్ట్ ఫైవ్ డేస్ మీరు కాకాకినాడలో సెకండ్ ఫైవ్ డేస్ రాజమండ్రిలో స్పెండ్ చేద్దామనుకుంటున్నారు సార్ మాడి గా ఓన్లీ మా కార్ ఛార్జెస్ అయితే తీసుకొం సార్ ఓన్లీ డీజిల్ ఛార్జెస్ అయితే తీసుకుంటాము అంటే ఈ టెన్ డేస్ కూడా కార్ మీ దగ్గర ఉండాలనుకుంటున్నారు కాబట్టి డ్రైవర్కి ఫుడ్డు అండ్ తనకేమన్నా పెంట్ హౌస్ లాంటిది మీరు అరేంజ్ చేయగలను అంటే అరేంజ్ చేయండి సార్ లేదు అని అంటే ఆయనకి బడ్జెట్ ఇస్తే వా ఆయనే ఎమన్నా చూసుకుంటాడు సార్ ఓకే సార్

ఓకే సార్ మీకు మీ ఫో ఇది మీ వాట్సాప్ నంబర్ కదా సార్ ఓకే సార్ ఇది ఈ నంబర్కి మీకు వాట్సాప్ వాట్సాప్ నంబర్కి డ్రైవర్ ఫోటో అండ్ ఫోన్ నంబర్ అండ్ ఏ కార్ పంపిస్తున్నాము అన్నది మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ పంపిస్తాం సార్ దాని రేటింగ్ చూసి మీకు ఓకే అంటే ఓకే అని చెప్తే సార్ మేము దాన్ని ప్రొసీడ్ అవుతాము సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్